విద్య అనేది ఒక సమాజంలో సంస్కృతిని మలిచే ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది సంస్కృతిక పద్ధతులు మరియు విద్య పరస్పర ప్రభావితం అవుతూ సమాజ అభివృద్దికి దోహదపడతాయి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇలా ఉన్నాయి విద్య ద్వారా పాత సాంప్రదాయాలు మరియు జ్ఞానం కొత్త తరం వరకు చేరతాయి ఉదాహరణకు భారతీయ గణితం ఆయుర్వేదం యోగా వంటి అనేక ప్రాచీన జ్ఞాన పద్దతులు విద్య ద్వారా నిలిచి ఉన్నాయి అదే సమయంలో నూతన సాంకేతికతలు మరియు ఆవిష్కరణలు కూడా విద్య ద్వారా సమాజంలో ప్రవేశిస్తున్నాయి విద్య ద్వారా భాషలు అభివృద్ది చెందుతాయి వాటి సాహిత్యం తరం తరానికి కొనసాగుతుంది ప్రాచీన గ్రంధాలను అధ్యయనం చేయడం ద్వారా సంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థులు తెలుసుకుంటారు విద్య ద్వారా సమాజంలో నైతికత సమానత్వం సహనశీలత వంటి విలువ పెంపొందుతాయి సంప్రదాయ పరమైన మరియు ఆధునిక విద్య విధానాలు సమాజాన్ని సమతుల్య అభివృద్దిని దిశగా నడిపిస్తాయి విద్య ప్రభావంతో కొన్ని సంప్రదాయ ఆచారాలు మార్చబడ్డాయి లేదా కొత్త సమాజ అవసరాలకు తగినట్లు రూపాంతరం చెందాయి ఉదాహరణగా పాత కాలపు రీతిలో ఉన్న కొన్ని అసమతుల్య ఆచారాలు అంటరానితనం బాల్యవివాహం నేడు విద్య ప్రభావంతో తగ్గాయి విద్య వ్యవస్థ ఆధునిక సాంకేతికతలను కొత్త ఆవిష్కరణలను అందించడంలో సంస్కృతిలో మార్పులు వస్తున్నాయి మానవ సంస్కృతికి కొత్త అభివృద్ది దిశను విద్య చూపిస్తుంది విద్య సమాజానికి సంస్కృతిని పరిరక్షించే మరియు అభివృద్ది చేసే సాధనంగా మారింది అది సంప్రదాయాలను నూతన ఆలోచనలను కలిపి సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది